టెక్నాలజీ తెలుసుకోవడం చాలా మంచిది టెక్నాలజీని బట్టి కదా ఈ రోజుకు ఏదైనా నడుస్తుంది ఇప్పుడు పిల్లల ద్వారా తెలుస్తుంది నాకు టెక్నాలజీ ఎలా మారుతుంది ఏంటి అనేది రోడ్డు పైన వెళ్తున్నప్పుడు బండ్లు అలాంటివి వాటికి ఎక్కడ పడిన ఇప్పుడు లొకేషన్ ఉంటుంది ఎక్కడ ఉంటారు ఉంటుంది అనేది ఈ టెక్నాలజీ మంచిదే ఇప్పుడు మన ఫోన్తోటి మన పిల్లలు ఎక్కడ ఉన్నారని టెన్షన్ పడకుండా లొకేషన్ ఆన్లో ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలిసిపోతుంది కదా ఈ టెన్షన్ లేకుండా అయిపోయింది బాగుంది టెక్నాలజీ తెలుసుకోవాలి మంచిది నేను అయితే టెక్నాలజీ ఎలా తెలుసుకుంటాను అంటే అప్పుడప్పుడు ఫోన్లో ఉండి పిల్లలతో సమాచారం లేదు అంటే ఫ్రెండ్స్తో తెలుసుకుంటాను ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరుగుతుంది ఒకవేళ మనం షాపింగ్ మాల్స్ అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి వస్తువు గురించి ఎక్స్ప్లయిన్ చేస్తారు మేడం దీనికి ఇంత టెక్నాలజీ ఉంది దీనికి ఇది ఉంది వీటికి ఇది అవన్నీ చెప్తారు కదా నేను అలా తెలుసుకుంటాను అప్పుడప్పుడు విండో షాపింగ్లో టెక్నాలజీ కోసం కూడా వెళ్తాను బాగుంటుంది టెక్ అ మంచిది టెక్నాలజీ మాత్రం మనం కొత్త కొత్త సమాచారం ఉంటే బాగుంటుంది కదా ఏది ఎలాంటిది అని మనం తెలుసుకుంటే మనం మిగతావన్నీ తెలుస్తుంది కనుక టెక్నాలజీ తెలుసుకోవడం చాలా మంచిది